క్రికెట్ ఆడడానికి మేము పదకొండు మంది రెడీ అయ్యి గ్రౌండ్కి వెళ్ళాము అక్కడ మా టీంలో నలుగురు బౌలర్స్ ఉన్నారు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఇద్దరూ రైట్ ఆర్మ్ బౌలర్స్ ఇంకా స్పిన్నర్స్ అంతే కాకుండా మా టీంలో ఇద్దరు ఆల్రౌండర్స్ ఉంటారు వాళ్లు బ్యాటింగ్ అండ్ క్రికెటింగ్ క్రికెట్లో బౌలింగ్ ఇద్దరు రెండు చేస్తారు మేము మేము ఐదు మంది ఉన్నాము మిగతా మిగతా ఫుల్ బాటర్స్సే ఐదు మంది వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓపెనర్స్ని ఇద్దరిని దించుతాము వాళ్ళ పర్ఫామెన్స్ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు కూడా వాళ్లనే దించుతాము వాళ్ల పర్ఫామెన్స్ బాగా లేకపోతే ఒకరిని రిజెక్ట్ చేసి నెక్స్ట్ వన్ డే వన్లో ఉండే వాడిని ఫస్ట్లో పంపిస్తాము అలా జరుగన్నప్పుడు వాడు బాగా ఆడుతున్నప్పుడు వాడిని ఓపెనింగే పంపిస్తాము అలా బాగా ఆడుతూ ఉంటాము ఆడుతూ ఉండి అలానే ఆడుతూ ఉంది మామూలుగా బ్రేక్ వచ్చినప్పుడు అందరూ డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు మేము మాట్లాడుకుంటాం ఒరేయ్ ఇలా ఆడాలిరా ఒరేయ్ అలా ఆడాలిరా ఇలా ఉంటేనే మనము నెక్స్ట్ మ్యాచ్ ఆడగలుగుతాము ఫైనాన్స్ కి వెళ్లగలుగుతాము లేకపోతే మనం వెనక్కి వచ్చేసి ఉంటుందిరా ఇలా చూశాడాలీ అలా మా మా క్యాప్టన్తో అలా ఇలా మాట్లాడుకొని మళ్ళీ టీంలోకి వెళ్తాము మళ్లీ ఆడేసి ఆడేసి ఒకవేళ విన్ అయిదంటే మా టీంలో అంతా సెలబ్రేట్ చేసుకుంటాము అలాంటప్పుడు మేము హ్యాపీగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతాము ఒరేయ్ ఒక్కడు నువ్వు ఇలా తప్పు చేశావురా మళ్లీ ఆ తప్పు నువ్వు చేయకురా అలా చేస్తే మళ్లీ నువ్వు రైట్ చేస్తే రిజెక్ట్ చేసే అది ఉంటుంది నీకు అలా ఆడకు దాన్ని అడ్జస్ట్ చేసుకో మళ్లీ దాన్ని ప్రిపేర్ ప్రిపేర్ అవ్వు మళ్ళీ ఇంకోలా ఆడు అలా ఆడుకో అని మేము వాళ్ళకి సజెక్షన్ చెప్తాము అలా ఉన్నప్పుడు వాడు బాగా ఆడుతాడు మమ్మల్ని ప్రోత్సహిస్తాడు నువ్వు బాగా ఆడరా నువ్వు ఆడితేనే కదరా నేను టీంలోకి మన స్కోర్ ఎక్కువ వస్తుంది మనము హై లెవెల్లో ఉంటాము టీంలోనే ఫస్ట్ టాప్ టెన్లో కాకుండా టెన్ టాప్ వన్లో రావాలి అలా ఆడండిరా అందరూ మోటివేట్ చేసుకుంటాము మేము ఒకరినొకరు మోటివేట్ చేసుకొని బాగా ఆడుకుంటాము చాలా బాగా ఆడు ఆడుకున్న తర్వాత ఇంటి సమయం సమయం ఎక్కువ అయిన తా ఎక్కువ అయిందంటే ఇంటికి వెళ్లేటప్పుడు మళ్లీ రేపు వచ్చేటప్పుడు ఫ్యాడు గాడ్లు గాని బ్యాట్స్ కాని బాల్ బాల్స్ కాని మర్చిపోకుండా అందరూ ఒక్కొక్కటి తెచ్చుకోండిరా మళ్లీ అందరూ మా మా దగ్గర అడుక్కోకండి అక్కడ అలా అడుగుతూ ఉంటే అడా కెప్టెన్ కాని గ్రౌండ్ అనగా గ్రౌండ్లో ఉండే వచ్చే టీం హెడ్ కానీ ఏదో ఒకటి మమ్మల్ని తిడుతూ ఉంటాడు కదారా ఇకమీదట అన్న అలా చేసుకోకుండా అందరూ ఒక్కొక్కటి తెచ్చుకొని హ్యాపీగా ఆడుకొని హ్యాపీగా వెళ్దాంరా ఆయనని ఎందుకు మనము ఆయన తిట్టేటట్టు మనం ఎందుకు పెట్టుకోవాలి ఇంక మీద జాలీగా ఉందాం ఆయనతో కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం ఆయన ఒక్క మనకు ఏదైనా టీవీస్లో మ్యాచ్ని చూసేటప్పుడు అలా నేర్పించండి ఇలా నేర్పించండి అని అడిగితే ఇంకా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆయన మళ్లీ మనకి ఇంకా బెస్ట్ బెటర్గా చేయాలి అనేసి ఆయనకి ఒక ఒక ఇది ఉంటుంది అలా ఉండేటప్పుడు ఆయనని కష్టపెట్టకుండా మనము కష్టపడకుండా బాగా జాలీగా ఆడుకుందాం మన టీంని ముందుకు తీసుకెళ్దాం అలా టప్పుడు ఎవరైనా కానీ మన టీంను చూస్తే భయపడతారా అలానే ఉండాలి ఎప్పుడూ